ముప్పై ఐదు రెండు వందల డెబ్బై ఒకటి మూడు వేల మూడు వందల అరవై ఒకటి ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి